నేను సాంకేతికత నుండి బయట ప్రపంచం నుండి దూరంగా ఉండడానికి చాలా ఇష్టపడతాను ఆ ఇష్టంతోనే నేను మొదటగా చిత్రకూట్ వాటర్ఫాల్స్ అనే ప్రదేశానికి వెళ్ళాను అక్కడ సాంకేతికత లేదు అండ్ చాలా ఆహ్లాదంగా ఆ వాటర్ఫాల్స్ చాలా అద్భుతంగా ఆ యొక్క దారి చాలా ఆహ్లాదంగా చాలా బాగుంది అక్కడ ఆ సాంకేతికత కూడా లేకపోవడంవల్ల చాలా మైండ్ రిలీఫ్గా చాలా అద్భుతంగా ఉంది అలాంటి ప్రదేశాలకి వెళ్ళడానికి నేను ఎప్పుడూ ముందుంటాను ఇంకనూ అలాంటి ప్రదేశాలని నేను వెళ్ళాలి అనుకుంటున్నాను